ఈరోజుల్లో పిల్లలు ఎక్కువగా క్రికెట్ వాలీబాల్ వంటి ఆటను ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఎక్కువగా వాలీబాల్ క్రికెట్ ఆడటానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఎక్కువ మంది జనాభా ఉండి సోషల్ ఇంట్రెస్ట్ అనేది బాగా జరుగుతుంది అంతేకాకుండా వీటిని ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ లెవెల్లో ఆడటం వలన వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఎక్కువగా ఆడుతున్నారు అదేవిధంగా చెస్ కారమ్స్ వంటి ఇండోర్ గేమ్స్ కూడా ఎక్కువగా ఆడుతున్నారు అదేవిధంగా మొబైల్లోని కార్ గేమ్లు అలాగే క్యాండీ క్రష్ టెంపుల్ రన్నింగ్ అదేవిధంగా పబ్జి లూడో వంటి గేములను ఈరోజు మొబైల్లో ఎక్కువగా ఆడుతున్నారు దీనివలన యువత ఎక్కువగా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది